మా ప్రాంతంలో ఎక్కువగా బియ్యం మొక్కజొన్న పత్తి వే వేరుశనుగ కందిపప్పు కందులు ఇవి ఎక్కువగా వేస్తూ ఉంటాము వివిధ వాతావరణం సమయంలో మాకు మనకు ఎక్కువ వాటర్ నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వరి అనేది వేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా గానీ ప్రజలు రైతులు నీళ్ళు ఎంత ఎక్కువగా ఉంటే మనం నీళ్ళు వాటికి వరికి అంత ఎక్ అంత నీళ్ళని అందియచ్చు దక్షిణ భారతంలోనే వరి గిన్నెలో తెలంగాణ ఉంది మరియు దాదాపు నలభై రెండు నలభై నాలుగు లక్షల ఎకరాల్లో రైస్ సాగుబడి చేస్తుంది ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు వర్షాపాతాన్ని బాగా ప్రభావితం చేశాయి దీని కారణంగా రైస్తో సాగు చేసే విశ్రణం పెరుగుతు తగ్గింది మనం వర్షాకాలం వర్షం కూడా ఒకటి కారణం వర్షం కూడా వర్ష కారణంగా కూడా వర్షాకాలంలో అయితే ఎక్కువగా వరి వేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ మనం మళ్ళా దానికి తో అది కాకపోతే లేదంటే మనం మొక్కజొన్న కానీ వేస్తూ ఉంటాం మొక్కజొన్నకి అంత నీళ్ళు అనేది అంత అవసరం లేదు వాటికి ఒక వారానికి రెండుసార్లు నీళ్ళు సరఫరా చేస్తే సరిపోతుంది అవే పెరుగుతూ ఉంటాయి ఇక వాటికి చుట్టు పక్క చుట్టు చుట్టుపక్కనే వాటికి కందులు కానీ వేస్కో వేస్తూ ఉంటారు ప్రజలు ఇది ఇది పెరగడంతో కందులు కూడా కంది చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి దాంతో మనం కంది పప్పు చేసుకోవచ్చు

ఏడాదికి వరి అనేది కొందరు వార ఏడాది మొత్తం వేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాంతాలని బట్టి కొందరు చూస్తేనేమో ఏడా వాతావరణానికి తగ్గట్టుగా వేస్తూ ఉంటారు ఎండాకాలంలో అయితే పత్తి వేస్తారు వానాకాలంలో అయితే వరి వేస్తారు ఇక మిగతా చలికాలంలో అయితే ఎక్కువగా మొక్కజొన్న వేస్తూ ఉంటారు ప్రజలు ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకి మక్కువ మొక్కజొన్న అనేది దిగబడి వస్తుంది మనం ఒకవేళ ఏడాది స్టార్టింగ్ నుండే మొదటినుంచి చూస్కుంటూ పోతే దాంతర్వాత పత్తి పత్తి వెయ్యడం అనేది స్టార్ట్ అవుతుంది దాంతర్వాత ఏప్రిల్ ఏ జూన్ జూలై ఎండింగ్ వరికే వరి అనేది అయిపోతుంది పత్తి సో పత్తి అనేది వెయ్యడం కట్ చెయ్యడం అవన్నీ అయిపోతుంది దాని తర్వాత వరి వెయ్యడం అనేది స్టార్ట్ అవుతుంది దీంతో ఈ మూడు వాతావరణములకు తగ్గట్టుగా మూడు మూడిటిని వేస్తూ ఉంటారు ప్రజలు మనకి ఎక్కువగా ఎరువులు ఎక్కువగా ఏటికి ఇవ్వాల్సి ఉందుందు ఉంటుందంటే మొక్కజొన్నకి అండ్ మరియు వరికి ఎందుకంటే వాటికి ఎక్కువ మొత్తాన పురుగులు తిరుగుతూ ఉంటాయి వాటి పైన అవి ఏం చేస్తాయంటే అవి పైనున్న గింజలను తింటూ ఉంటాయి అవి రాకముందుకే విత్తనం పూర్తిగా కాకముందుకే వాటిని ఇవి చెడగొడుతూ ఉంటాయి వాటి ఎదుగుదలని వాటికి ఫర్టిలైజర్స్ యూస్ చేసి యూస్ చెయ్యాల్సి ఉంటుంది వాటిని పంటకి మూడుసార్లునన్న మూడుసార్లు అన్న స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ ఫర్టిలైజర్స్ వాటి మీద దాంతో అవి చాలా బాగా పెరుగుతాయి మొక్కలు దిగుబడి కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ మొక్కజొన్న ఏంటనే మొక్కజొన్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయబడ రెండవ ప్రధాన పంట మొదటి పంట ఏంటి అంటే మనకి ఎక్కువగా వరే వస్తుంది ఏటా పదహారు లక్షల టన్నుల ఉత్పత్తి ఇచ్చే చేస్తుంది ఇది మన ఇది మానవ ఆహారం మరియు పశుగ్రాణం కోసం పయోగించబడుతుంది ఈ పశువులకు కూడా మనము ఈ వాటి బెండు కంకి మనం పట్టినాక బెండు అనేది వస్తుంది ఆ బెండు అనేది వాటితో మనకు ఫ్యూయల్ అంటే ఇంధనం లెక్క కూడా యూస్ చేస్తారు కొందరి కొందరి ఇంట్లల్లో ఆ గింజలు మనం కొన్ని పాడైపోయిన గింజలని మనకి పిండి లెక్క పట్టించి మనకు పశువులు కూడా ఎరువు తిండి లెక్కపెట్టి పెట్టచ్చు మనం దాన్ని ఇంకా మరి దా దాంతోపాటు వరి యొక్క పొట్టు కూడా మనం తౌడు అంటాము దాన్ని తౌడు కూడా మనం వాటికి ఆహారం లెక్క యూస్ చె ఉపయోగించచ్చు దానివల్ల మనకి ఎక్కువ పాలు అనేది ఇస్తూ ఉంటాయి ఇంకా కంది కంది మనందరికీ తెలిసినా తెలిసిందే కంది కంది కందిపప్పుతో మనం చానా చేస్కుంటూ ఉంటాము కందులు అనేది తినడం చాలా ఆరోగ్యానికి చాలా అవసరం ఈ ఈ వాతావరణంలో తగ్గట్టుగా ఈ పంటలనేవి మనం వేస్కుంటూ ఉంటాము కొందరికి కొందరే కొందరు ప్రాంతాలలో ఏం చేస్తారంటే అంటే కొందరు దాదా దాదాపు మొత్తం వరి వేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి వాటర్ ఎక్ నీళ్ళు ఎక్కువ ఉన్న కారణంతో వాళ్లు వరి ఎప్పటికీ వేస్తూనే ఉంటారు కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం నీళ్ళు అనేది ఎప్పటికీ ఉండదు బావిల్లో చూసినా గానీ బోర్లలో చూసినా గానీ వాటర్ అయితే ఎక్కువ ఉండదు వర్షాకాలంలో ఏందంటే నీళ్ళు అనేది వాళ్ళు నిలిపివే ఒక్కొక్క చోట నిలిపివేయడ పడతాయి కాబ్బటి అవి అవే వాటర్ మళ్ళా అవే నీళ్ళు మళ్ళా యూస్ చేస్కుంటారు వాళ్ళు చు యూస్ చేస్కొని ఉపయోగించుకొని అవి నీళ్ళను ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళు సాగుబడి అనేది చే సాగుబడి అనేది చేస్కుంటూ ఉంటారు ఇంకా కందికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రెండు పాయింట్ ఏడూ ఐదు లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు ఇది కందిపప్పు అనేది కందులు అనేది మెహబూబ్నగర్ అదిలాబాద్ రంగారెడ్డి మెదక్ నల్గొండ వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలోకి ఇది ప్రధా ప్రధాన పంట అంతేనండి ఇది ఇది ఈ రకంగా వాతావరణాలకు తగ్గట్టుగా పంటలు వేస్తూ ఉంటారు రైతులు